హలో హలో ఎవరు అవునండి చెప్పండి ఓకే చేస్తాం అండి ఓకే డస్ట్ బ్లాక్ అయ్యి ఉంటుందండి ఓకే ఓకే తప్పకుండా అండి ఓకే ఓకే చేస్తాం అండి చేయగలుగుతాము ఇప్పుడు పంపిస్తాను మీ అడ్రస్ చెప్పండి మాకు వాట్సాప్లో పంపించండి ఇమీడియట్గా నేను బాయ్ని పంపిస్తాను ఖచ్చితంగా చేస్తాం వన్ అవర్ లోపల ఏమి ప్రాబ్లం ఉండదు

మంచి అబ్బాయిని పంపిస్తాం అండి ఓకే అండి ఓకే అండి ఓకే త్వరగా పంపిస్తాం ఓకే అండి